నేను ఎప్పుడైనా ఒకటే ఆర్డర్ చేయబోయి ఇంకొకటి ఆర్డర్ చేసి లేదా జాబితాలో కంటే ఎక్కువ ఆర్డర్ చేశాను అనుకోండి పొరపాటున వెంబడే ఏం చేస్తానంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇలా పొరపాటున నేను ఆర్డర్ చేశాను సో నాకీ ఆర్డర్లో నుంచి తీసేయండి అనేసి నేను ఫిర్యాదు చేస్తాను అనమాట కస్టమర్ కేర్ నెంబర్ తీసుకొని ఎందుకని యాప్లోనే ఉంటుంది కాబట్టి కస్టమర్ కేర్ నెంబర్ వెంబడే వాళ్ళకి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాను కొంత సమయం తర్వాత ఆర్డర్ ఇట్ల అయిందండి నేను సో నాకు ఇంత ఆర్డర్ వద్దు నేను పొరపాటున కొన్ని ఆర్డర్ ఎక్స్ట్రా ఆర్డర్ చేశాను ఇవన్నీ తీసేయండి అనేసి చెప్తాను అనమాట సో వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు మనము ఐదు వేలు షాపింగ్ ఐదు వేలది ఆన్లైన్లో పేమెంట్ చేసినాము అనుకోండి దాంట్లో నుంచి ఏం చేస్తారంటే రెండు వేలుది నాకు అవసరం లేనిది ఆర్డర్ చేశాను అప్పుడు వాళ్ళకి వెంబడే ఫిర్యాదు చేశాను అనుకోండి నాకు నా అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది లేదు అనుకోండి తర్వాత నేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట మనము ఎప్పుడైనా సరే ఆర్డర్ చేసేటప్పుడే జాగ్రత్త వహించాల్సి ఉంటాదనమాట ఆర్డర్ చేసిన వాటికి వివరాలు అన్ని లాగిన్ ఐడి అండ్ తర్వాత పాస్వోర్డ్ తర్వాత ఐడి నెంబరు ఏమేమో ఉంటావి అవన్నీ పాఅవన్నీ వ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అనమాట పిన్కోడు అవన్నీ చెప్పాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి ఓటీపీ కూడా వస్తుంది వాళ్ళు ఓటిపి తీసుకొని మన నుంచి తీసేస్తారు మనకి ఏ ఐటమ్ వొద్దో అనేసి మన ఐడి అక్కడ చూపిస్తుంది అక్కడ చూపించిన వెం వెమ్మటే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో నుంచి తీసేస్తారు అనమాట తీసేసి మన అమౌంట్ మనకి సెవెన్ డేస్లోనో వర్కింగ్ డేస్లో త్రీ ఫోర్ డేస్ లోను అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది మళ్ళీ మనకేంటి అంటే ముందుగానే జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనమాట ఎప్పుడైనా మనకి అట్లా ఆ సందర్భం వచ్చినప్పుడు ఎప్పటికైనా సరే మనము ముందుగానే కస్టమర్ కేర్కి కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆహారం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత ఆర్డర్ చేయాలి లేదు సడన్గా వచ్చిందనుకోండి కస్టమర్ కేర్కి ఇట్లా ఫిర్యాదు చేసి చేసినాము అనుకోండి నెక్స్ట్ టైమ్ అట్ల చేయకండి అని చెప్పి మన అమౌంట్ మనకు రిఫండ్ చేసేస్తారు అది పెద్ద ప్రాబ్లెమ్ ఏం కాదు కానీ ముందుగానే వాళ్ళకి మనకి పని లేకుండా మనం ముందుగానే చూసుకొనే ఆర్డర్ చేయడం అనేది బెటర్ అన్నమాట ఎప్పటికైనా జాగ్రత్త వహించడమే తప్పనిసరి మీరైనా సరే ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు అయినా కానీ ఎవరైనా ఎప్పుడైనా ఇట్లా పొరపాటున చేసినారు అనుకోండి చదువుకున్న వాళ్ళకెవరికైనా ఫోన్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇట్లా కస్టమర్ కేర్ నెంబర్ కావాలి అది ఇది అనుకోండి గూగుల్లోనో లేకుంటే యాప్లోనే అప్పటికప్పుడే ఆర్డర్ దగ్గర ఆర్డర్ వివరాలు దగ్గరనే మనకి కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి కాల్ చేసి వెంబడే ఇలా అయిందండి మేము పొరపాటున ఇంత ఆర్డర్ చేయబోయి ఇంత ఆర్డర్ చేసేసినాం మాకు వద్దండి ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేయండంటే వాళ్ళు మైనస్ చేయడమో లేకుంటే ఏదో ఒకటి చేయడమో అది చేస్తా ఉంటారు అనమాట కొంద కొందామంటేనేమో ఆర్డర్ ఏమో క్యాన్సిల్ అవ్వట్లేదనుకోండి అది మన ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్తే అదేంటంటే స్విగ్గీ జొమేటలల్లో కుదరదు అనమాట ఎందుకంటే అది వితిన్ సిక్స్ సెకండ్స్ సిక్స్టీ సెకెండ్స్లోనే చెప్పేయాలి మాకు ఆర్డర్ ఇట్ల పొరపాటున చేసినమనేసి అది మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అయితే ఏంటంటే సెవెన్ డేస్లో ఏమైనా చెప్పినా మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది వచ్చేటప్పుడు చెప్తే వెంబడే మన అమౌంట్ మనకి రిఫండ్ అవుతుంది అనమాట తీసేయాల్సి వచ్చినప్పుడు మనం మెయిన్గా కస్టమర్ కేర్కి కాల్ చేయాల్సి ఉంటుంది అదే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అవి గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు దీని పాటించాలనేసి అనుకుంటున్నాను